పర్యాటకులు సందర్శనం కోసం ఇక్కడికి వస్తారు మా ప్రాంతంలో సమీపంలో ఉన్న పర్యాటకులు తప్పగా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు విజయవాాడలో అమ్మవారి గుడి చాలా ప్రసిద్ధమైన గుడి ఆ గుడిలో నవరాత్రులు దసరా తొమ్మిది రోజులు బాగా చేస్తారు ఎక్కడెక్కడ భక్తులు వచ్చి అమ్మవారిని బాగా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు విజయవాడలో కొండపల్లి కిల అది కూడా గుహలు కూడా చాలా అందంగా కొండపల్లి బొమ్మలతో చాలా బాగుంటుంది

బస్ స్టాండ్ పార్క్ ఉంది ఆ బస్ స్టాండ్ పార్క్ కూడా పిల్లలు ఆడుకోవడానికి విల్లాసంగా ఉత్సాహంగా పిల్లలకి చాలా బాగుంటుంది కృష్ణా నది కృష్ణా నది కూడా పర్యాటక ప్రాంతం చాలా బాగుంటుంది ఆ నీళ్ల పరవళ్లు బోటింగ్ చాలా బాగుంటుంది కృష్ణా నది కూడా భవానీ ఐలాండ్ భవానీ ఐలాండ్లో కూడా బోటింగ్ ఉంటుంది చుట్టూ చెట్లతో చాలా ప్రకృతి పరంగా చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి ప్రశాంతంగా కాసేపు గడపడానికి కుటుంబ సమేతంగా చాలా బాగుంటుంది భవానీ ఐలాండ్ ఇంకా కొండపల్లి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది అక్కడ కూడా అది కూడా చాలా పురాతనమైన గుడి ఆ గుడి కూడా సందర్శనార్థం జనాలు ఎక్కడెక్కడ దగ్గర నుంచి ప్రజలు వస్తూ వెళుతు ఉంటారు లక్ష్మీనర సింహస్వామి ఆశీస్సులు తీసుకోవడానికి విజయవాడలో చూడడానికి చాలా రకాల పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి దాన్ని సందర్శించడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి కుటుంబ సభ్యులతో సహా చాలా బాగుంటుంది